నాకు ఎక్కువగా ఇష్టమైన ఆట కబడీ నేను ఎక్కువగా కబడ్డీ ఆడతాను నేను మా మా ఫ్రెండ్ జహంగీర్ కలసి ఇక్కడ కబడ్డీ ఆడతాను ప్రజల కోసం ఆ ఆటను ఆడతాను నాకోసం నేను ఆడతాను మా తల్లిదండ్రుల కోసం ఆడతాను మేము ఆడుకునే స్థలం మా ఇంటికాడ రైల్వే గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో వెళ్ళి మేము కబడ్డీ డైలీ ప్రాక్టీస్ చేస్తు ఉంటాము కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టం కబడ్డీలో ఫిట్నెస్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అలాగే నాకు కబడీ ఎలాాగ అంటే కుస్తీ పడినట్టు అనిపిస్తుంది అందుకే నాకు కబడ్డీ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కువగా ఇష్టం